ఏం కావాలి మ్యాడమ్ అచ్చా సోఫా సెట్లు అయితే మనకు బెడ్తో పాటు కూడా వస్తున్నాయి అండి ఇప్పుడు అవి కొత్తగా వచ్చింది న్యూ మోడల్స్ అండి అవి ఉంది అండి అవైలబుల్గా ఉంది ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది అండి డిస్కౌంట్ లేదండి ఫైనల్ ప్రైస్ చెప్పాను మీకు ఏంటండి అచ్చా ఓకే అది టెన్ థౌసండ్ పడుతుంది అండి ఒక ఫోర్ ఫోర్ చైర్స్ కలిపి ఫోర్ అన్నీ ఫోర్ చైర్స్ కలిపి అండి ఆహా అలాంటివి అండి అదైతే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండి ఫోర్ చైర్సు అలా తీసుకుంటే మనకు ఫైనల్ ప్రైస్గా ఒక థర్టీ థౌసండ్ పడుతుంది మళ్ళీ థర్టీ థౌసండ్ మీకు ఓకే అండి చేస్తాం అండి డెలివరీ ఉంటుంది సరే అండి సరే